ప్రస్తుతం భారతీయ రవాణా వ్యవస్థ మెరుగుగానే ఉంది దేశంలో జనాభా మామూలుగా తిరగడం లేదు అధిక జనాభాతో అధిక వేగముతో ప్రయాణం చేస్తున్నారు ఆ విధంగా అధిక వేగంతో పోవడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎక్కువగా స్పీడ్ బ్రేకర్లు వెయ్యాలి స్పీడ్ ఆఫ్ టైమర్ని చెయ్యాలి పెట్టాలి అలా చేసిన దాని వల్ల స్పీడ్ని మనము కంట్రోల్ చేయగలగుతాం యాక్సిడెంట్లు తక్కువగా అవుతాయి